కొత్తగా పుట్టిన పసి పిల్లలకు పద్నాలుగు రోజుల తర్వాత కానీ లేదంటే నెల తర్వాత కానీ పేరు పెట్టే పేరు పెట్టాలి ఆ తరువాత పేరు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలకు పాల దంతాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నప్రాసన అనేది జరుగుతుంది ఈ అన్నప్రాసన కార్యక్రమంలోని వా తనకు సంబంధించిన మేనమామ ఎవరైతే ఉంటారో ఆ మేనమామ చేత అన్నప్రాసన అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇంకా పుట్టిన పిల్లలకు బాగా చిన్నతనములోనే ఎన్నో వేడుకలను ఇంకా ఫోటోషూట్లను ఎన్నో అంటే ఈ ఈరోజు చూస్తుండగా అంటే చాలా వరకు ఆ పిల్లలు ఎన్నో ఆక్టివిటీస్లో కానీ ఎన్నో ఫంక్షన్లు నిర్వహించడం జరుగుతుంది అలానే పుట్టిన పిల్లలకు చెవి కుట్టించడం కూడా జరుగుతుంది చొవ్ చెవి కుట్టించిన తర్వాత కొందరైతే మొక్కుకునే కుల దేవత కానీ గో కుల దైవానికి కానీ వాళ్ళ యొక్క తలనీలాలని దేవునికి సమర్పిస్తారు అలానే కొన్ని సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తర్వాత పుట్టినరోజు వేడుకను కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఘనంగా చేస్తారు ముఖ్యంగా ఫస్ట్ వేడుక ఏంటంటే మొదటి వేడుక అక్ష పేరు పెట్టే వేడుక ఆ వేడుకలోని వాళ్ళ యొక్క మేనమామలు వాళ్ళ కుటుంబసభ్యులను ఆ పిల్లలను చెవిలోని వాళ్ళ పేరును చెప్తారు దాని తర్వాత అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది అక్షరాభ్యాసంతో పాటు ఇంకా ఇతర వేడుకలు కూడా చేస్తారు అంటే నెల నెల క్రమంగా ఒకటో నెలకి ఒకటో నెలలాగా రెండో నెలకి రెండో నెలలాగా మూడో నెలకి మూడో నెలలాగా ఫోటోషూట్లను కూడా తీసి పెడతారు

ఇంకా సాంగ్ షూట్స్ అని ఇంకా వేడుకలు చాలా ఎన్నో వచ్చేసాయి ఈరోజుల్లో చూస్తే కనుక పుట్టిన పిల్లలకి చాలా వరకు వాళ్ళ తల్లిదండ్రులు నెల నెలవారీగా ఎన్నో ఫంక్షన్లు కార్యక్రమాలు చేస్తున్నారు అలానే వారికి